నేను ఇలా రమణ మాట్లాడుతున్నానండి మాకు ఇలాగా ఒక టెన్ ఎకర్స్ రెంటలు కావాలండి ల్యాండ్ ఏ పర్పస్కి కావాలి ఫీల్డ్ కోసం అండి అదిద కొంచెం అనిమల్స్ అవి షెడ్ వేసుకోవడానికి దాని పర్పస్ మీద కావాలి ఏంటి షెడ్ వేసుకోడానికా ఓన్లీ షెడ్ వేస్కోడానికేనా లేదా క్రాప్ వెసేందుకా ఆ క్రాప్ వేసుకుంటాం సార్ కొంచెం మిగితాది ఎది ఇలా కొంచెం ఫార్మ్ కోసం వాడుకుంటాం

ఆ ఒక టెన్ ఎకర్స్ కావాలి సార్ ఆ ఆ హలో చెప్పండి సార్ ఆ ఓకే సార్ చెప్పండి సార్ అర్ధమైంది సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంతనే ఇంకేమన్నా ఉన్నాయి సార్ ల్యాండ్ గురించి ఆ ఓకే సార్

మేము చూసుకుంటాం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే నేను డైరెక్ట్ మీ దగ్గరకి వచ్చి మాట్లాడుతాను సార్ అయితే పేపర్స్ అన్ని చూసుకుని ఓకే థాంక్యూ